దోమల వల్ల ఎన్నో రోగాలయితే మనుషులకు రావటం జరుగుతుంది వీటిని నివారించుకోవటానికి మనం కొన్ని ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది అందులో అందులో ముఖ్యంగా ఏంటంటే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి ఎటువంటి నీళ్లు కానీ మురికి నీళ్లు కానీ మన ఇంటి దగ్గర ఉండకుండా చూసుకోవాలి అందులో ముఖ్యంగా మనం పట్టుకొనే బకిట్లో కానీ టబ్స్లో కాని వాటర్ అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలి అది మనం వాడేసుకుంటే పర్వాలేదు వాడుకోకుండా అలాగే కొన్ని రోజులు పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే

ఇది మున్సిపాలిటీ వారు చేస్తూ ఉంటారు అలా చేసినప్పుడు ఏమవుతాయంటే ఈ దోమ గుడ్లు అనేవి చనిపోతూ ఉంటాయి

దొరుకుతుంది ఇది మనం కాళ్లు చేతులకి రాసుకున్నప్పుడు నైట్ టైం అది కూడా నిజంగానే దోమలు కుట్టకుండా పనిచేస్తూ ఉంటుంది ఇ ఇది చాలా ఎఫెక్టివ్గా పని చేస్తుంది ఇంకా దోమలకు సంబంధించిన అగరుబత్తీలు ఉంటాయి అవి ఏంటంటే న్యాచురల్గా తయారు చేసిన అగరుబత్తీలు ఇప్పుడు వస్తున్నాయి అవి నిజంగా మనము ఒకసారి వెలిగించి

దోమ కుట్టిన కూడా మనకి ఏ జబ్బులు రాకుండా ఇది మనకి తోడ్పడుతూ ఉంటుంది దోమ కుట్టిన చోట మనము కొంచెం తేనె రాసినట్లయితే దాని యొక్క క్రిములు అనేవి మనకి వెళ్ళకుండా ఉంటాయి